సోషల్ మీడియాలో నా ఫోటోస్ అనేవి అప్లోడ్ చేసానంటే అంతగా నేనేమి అప్లోడ్ చేయనండి నాకు అంతగా ఇష్టముండదు సో చాలా తక్కువ ఫోటోస్ అనేవి నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట సోషల్ మీడియాలో నా ఫోటోస్ అనేవి చాలా తక్కువ చాలా రేర్ అనమాట నా ఫోటోస్ అనేవి నేను అప్లోడ్ చేయడం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్ అంటే ఎందుకంటే నాకు ఫోటోగ్రఫీకి ఇష్టం కాబట్టి నేను ఇంట్రెస్ట్కి అయ్యి నేను కొన్ని ఫోటోస్ అనేవి తీయడం జరిగినయి అనమాట సో ఆ ఫోటోస్ అనేవి నేను ఎడిట్ చేసి నేను పోస్ట్ చేయడం అనేది జరుగుతది నేను ఏ నాకు మంచిగా అనిపిచ్చిన పిక్ నేను మంచిగా క్యాప్చర్ చేసిన పిక్ అనేది నేను తీసుకున్నవి పోస్ట్ చేస్తుంటే నాకు ఫోటోగ్రాఫ్ అంటే చాలా ఇష్టం కాబట్టి చేస్తా ఎందుకంటే దాన్ని చూసి సోషల్ మీడియాలో మేబి మనకేమైనా ఫ ఫర్దర్ ఛాన్సెస్ ఫోటోగ్రఫీలో ఏమన్నా దక్కుతుందా లేకపోతే మన మనకి ఏమన్నా ఛాన్సెస్ వస్తాయా లేకపోతే మనం నా నేర్చుకోడానికి ఏమన్నా సోర్స్ ఉంటదా ఇప్పుడు ఎవలన్న ఒక మంచి ఫోటోగ్రాఫర్ చూసి నీ ఫోటోస్ నాకు నచ్చినాయి నా దగ్గర నిన్ను అసిస్టెంట్గా చేసుకుంటా నాకు ఛాన్స్ వస్తే ఇలాంటివి ఛాన్సెస్ వస్తాయ్ ఏమో అని చెప్పేసి షోషల్ మీడియాలో ఫోటోస్ అనేవి అప్లోడ్ అనేది జరుగుతుందనమాట అప్లోడ్ చేసా ఇలా ఎవలన్న అడుగుతారేమో అని చెప్పేసి నేను చేసాననమాట నాకిష్టం నేను చేయడం సో నేను అందుకని చెప్పేసి ఇలా చేసాన అప్లోడ్ చేస్తూ ఉంటాననమాట